మీరు ఎప్పుడైనా ఎత్ ఎత్తులకు భయపడ్డారా ఎక్కేటపుడు ఎపుడైనా భయం లేదా బెరుకును అధిగమించాల్సి వచ్చిందా అవును నేను నా చిన్నతనంలో చిన్నతనంలో మా పొలం కాడికి పోయినపుడు అక్కడ ఒక గుట్ట ఉంటుంది అది నాకు తెలియకుండానే ఎక్కినాకనే ఎక్కినాక తెలిసింది చాలా భయం వేసింది ఎక్కేటపుడు కూడా చాలా భయం వేసింది అప్పుడు చాలా భయపడి మా నాన్నకు ఫోన్ చేస్తే వచ్చాడు అలాగనే నేను చిన్నపుడు నా చిన్ చిన్నతనంలో నేను కొబ్బరి చెట్టు ఎక్కాను అంటే నేను ఒక నైంత్ క్లాస్ ఉన్నప్పుడు అట్ట కొబ్బరి చెట్టు ఎక్కాను అప్పుడు కూడా నాకు తెలియకుండా ఎక్కినా ఎక్ సగం ఎక్కినాక నాకు చాలా భయం వేసింది అప్పుడు నా స్నేహితులు నన్ను వాళ్ళు ఇద్దరు చెట్టు ఎక్కి కాపాడారు తరువాత ఇంకా నా భయం బెరుకును అధిగమించాల్సి ఎప్పుడు వచ్చింది అంటే నేను స్కూలుకు పోయేటపుడు నాకు భయం వేసేది ఎందుకంటే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే సార్లు ఏమంటారో పేరెంట్స్ ఏమంటారో సార్ కొడతారు కావచ్చు పేరెంట్స్ కొడతారు కావచ్చు అపుడు నా భయాన్ని అధిగమించాల్సి వచ్చింది అలాగనే నా చిన్నతనంలో నేను గేమ్స్ ఆటలు ఆటల పోటీలు ఆడేటప్పుడు కిందపడ్డా అప్పుడు కూడా చాలా భయం వేసింది నాకు కాలికి దెబ్బ తాకి రక్తం చాలా పోయింది అప్పుడు ఇంటికిపోతే మా నాన్న ఏమంటాడో అని అప్పుడు కుడా చాలా భయం వేసేది ఎత్తులకు అంటే నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని ఒకసారి పాండవుల గుట్టకు వెళ్ళాను ఆ గుట్ట ఆ గుట్ట ఎక్కుతుంటే మాకు చాలా భయం వేసింది అప్పుడు భయాన్ని అధిగమించుకొని మరీ మేము ఆ గుట్ట ఎక్కాము అప్పుడు మాకు ఆ గుట్ట ఎక్కినాక తెలిసింది భయపడితే ఏదిరాదు భయపడకుండా ఏదైనా సాధించాలి అని మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసారు అక్కడ ఆ గుట్ట ఎక్కుతుంటే కానీ ఎంత ఎంజాయ్ చేసారో అంత భయపడ్డారు ఎక్కేముందు ఎక్కినాక వాళ్ళ భయం పోయింది నేను కూడా ఎక్కాను ఆ గుట్ట ఆ గుట్ట చాలా ఎత్తుగా ఉంటుంది చాలా విపరీతమైన హైట్ ఉంటుంది మేము ఎక్కాము కానీ ఎక్కుతుంటే భయం వేసింది ఎక్కినాక చాలా భయాన్ని అధిగమించి చాలా ఎంజాయ్ చేశాం చాలా సంతోషంగా ఉంది ఆ గుట్ట ఎక్కితే మరీ నా ఇంటర్లో నేను నేను నేను ఒక పనికి వెళ్ళాను అది మా ఊరి దగ్గర అది గుట్టు ఎక్కి దిగాలి అప్పుడు ఆ గుట్ట ఎక్కుతుంటే మస్తు భయం అయింది అప్పుడు ఆ భయాన్ని అధిగమించుకొని ఆ గుట్టెక్కి దిగి మరి ఆ గుట్ నేను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళి అప్పుడు నాకు చాలా సంతోషం అయింది నేను ఈ గుట్టకా భయపడ్డదని ఆ తరువాత మా నాన్నతో వెళ్తుంటే ఒకసారి ఒకసారి ఒకసారి వైరు తెగింది అప్పుడు నేను ఎంతో ఎత్తుకు ఎక్కి ఆ వైరు పైన కట్టాలి అప్పుడు నేను ఎక్కిన ఎక్కి ఆ వైరును పైన కట్టిన అది ఎక్కుతాంటే నాకు చానా భయం వేసింది ఆ ఎత్తుకు ఎక్కుతుంటే అప్పుడు నాకు తెలియకుండా ఎక్కినా కానీ దిగేటప్పుడు నాకు చాలా భయం వేసింది నా భయాన్ని అధిగమించుకొని నేను అది ఎక్కి దాన్ని సక్సెస్ఫుల్గా అది పైన వైరును కట్టి మా ఊరి మా ఊరికి కరెంట్ వచ్చేటట్టు చేశాను సో అది ఒక్కటే నాకు చాలా బాగా సంతోషం అనిపించింది ఇంకా నా నేను భయాన్ని అధిగమించుకొని ఎంత చాలా ఎక్కాను దిగాను అది ఎక్కినాక తెలిసింది అది దాంట్లో ఎంజాయ్ చాలా సంతోషంగా ఉంటుంది అని అప్పుడు కూడా నాకు చిన్నప్పుడు చాలా మంది చెప్పారు అది ఎక్కితే ఏమి కాదు ఏమి కాదు అని కాకపోతే మనకు కూడా మనుసులో భయం అనేది ఉండకూడదు అప్పుడే మనం ఎక్కగలుగుతాం సో అందరూ ఎక్కేందుకు ప్రయత్నించండి